ప్రపంచీకరణ తెలుగు భాష మరియు సంస్కృతిపై చాలా ప్రభావం చూపుతుందని తెలుగు మాట్లాడేవారు భావిస్తున్నారు ఒకవైపు ఇది ఇతర సంస్కృతులలో మనకు సంబంధాలను పెంచుతుంది కొత్త ఆలోచనలు మరియు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి అయితే మరోవైపు మన భాష మరియు సంస్కృతి యొక్క ప్రత్యేకతను కోల్పోతే ప్రమాదం కూడా ఉంది చాలామంది యువత తెలుగులో మాట్లాడే వారికి బదులుగా ఇతర భాషలను ప్రాధాన్యతను ఇస్తున్నారు ఇది ఆందోళన కలిగించే విషయం నేను కూడా ప్రపంచ ప్రపంచీకరణ ప్రభావం మన భాష మరియు సంస్కృతిపై స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తున్నాను ఇప్పుడు చాలామంది తెలుగు వారు వేరే దేశాలలో స్థిరపడుతున్నారు అలాగే ఇతర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు దీనివల్ల భాషల వినియోగం మార్పులను వస్తున్నాయి సినిమాలు పాఠాలు మరియు ఇతర వినోద మధ్యాహ్నలు కూడా సంస్కృతుల్లో భాగమవుతున్నాయి లోనవుతున్నాయి ఇది మన సంస్కృతి యొక్క స్వచ్ఛతమైన తగ్గింపని భయంగా ఉంది అయితే ప్రపంచీకరణ పూర్తిగా ఆపేయలేము కాబట్టి మన భాష మరియు సంస్కృతిని కాపాడుకోవాలని మనం కొన్ని చర్యలు తీసుకోవాలని ఇంట్లో పిల్లలతో తెలుగు మాట్లాడడం తెలుగు పుస్తకాలు చదవడం మన పండుగలు మరియు సాంప్రదాయాలు పాటించడం చాలా ముఖ్యం అలాగే తెలుగు భాష మరియు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలిపే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచువచ్చు చివరకు ప్రాచీణకరంగా వల్ల కొన్ని సమానాల ఉన్నప్పటికీ మన భాష మరియు సంస్కృతిని కాపాడుకోవాలని మనం ప్రయత్నించగలగాలి మన మూలాలను మర్చిపోకుండా కొత్త మార్పులను స్వీకరిస్తూ ముందుకు సాగాలి అప్పుడే మన తెలుగు భాష మరియు సంస్కృతి భవిష్యత్తును తరాలకు కూడా అందిస్తుంది